నా గురుజీని కొనసాగించుకునేందుకు నా కుటుంబం చాలానే ప్రోత్సహించింది చిన్నప్పటినుంచి నా స్కూళ్ళు కాలేజీలకి అయ్యే ఖర్చులు అన్నీ వాళ్ళే చూసుకున్నారు చిన్నప్పటినుంచి వాళ్ళు నన్ను ప్రోత్సహించే విధానం నన్ను ఎంతో కుటుంబానికి అర్హుడిగా చేసింది వాళ్ళు నా మీద చూపించే ప్రేమ వాళ్ళు నా నా మీద ఖర్చు పెట్టే ఖర్చులు నేను ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వాలనేది నా కోరిక వాళ్ళు చిన్నప్పటినుండి నాతో వాళ్ళ అవసరాలు కాకుండా నా అవసరాలకు మించి నాకు చాలా ఎంతో సహకరించారు ఇంకా చెప్పాలి అంటే చాలా సార్లు వాళ వాళ్ళ కోసం పెట్టుకున్న డబ్బులు కూడా నా కోసమే పెవరించారు ఇంకా చా చాలా సార్లు నా నా కోసం బయట అప్పులు చేసి నా ఫీజులు కట్టి అండ్ వాళ్ళ అవసరాల కోసం డబ్బును తక్కువ ఉపయోగించి నా అవసరాల కోసం వాళ్ళ డబ్బును ఎక్కువ ఉపయోగించి మొత్తం శ్రద్ధ మొత్తం నా మీదే పెట్టి చదివించేవారు నేను ఇలాగే ఒక మంచ మంచిగా చదువుతూ ఇలాగే నేను ఇంజనీరింగ్ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నాను ఇంకా ఒక మంచి జాబ్ తెచ్చుకుని మా అమ్మ నాన్నల్ని సంతోష పెట్టాలన్నదే నా కోరిక ఇంకా ఎన్నో ఎన్నో చేశారు